ఈ కాలంలో కోకో కబడ్డీ మొదలైన క్రీడా గేమ్లు మరుగున పడుతున్నాయి ఎందువలన అంటే ఇప్పుడు వచ్చిన మొబైల్ గేమ్స్ ఫ్రీ ఫైర్ పబ్జి ఇంకా అనేక మొబైల్ గేమ్స్ వల్ల పిల్లలు అందరూ ఆ మొబైల్ గేమ్స్కి వలన మొబైల్స్కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు వాళ్ళు ఈ గేమ్స్ ఆడనందువల్ల ఫిజికల్గా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అందువలన ఈ గేమ్స్ని మొబైల్ గేమ్స్ని రెడ్యూస్ చేయాలని మన గవర్నమెంట్ని కోరుకుంటున్నాము ఈ మాములు గేమ్స్ క్రికెట్ కబడ్డీ ఇలాంటివి ఆడితే హెల్త్ చాలా బాగా కాన్షియస్గా ఉంటుంది ఫిట్ ఫిట్ అవుతుంది పిజికల్గా ఫిట్గా ఉంటారు ఈ మొబైల్స్ గేమ్ వల్ల హై ఐకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా అనేక రక అనేక రకమైన ప్రాబ్లంస్ వస్తాయి ఫోన్ అడిక్ట్ అయిపోయి చదవకుండా ఎన్నో ఇబ్బందులుగా అవే పనిగా చూస్తూ ఉంటారు అదే మామూలు క్రికెట్ ఇవైతే నాలెడ్జ్ పరంగా అన్ని బాగుంటుంది ఈ మొబైల్ గేమ్స్ అనేటివి బాగా రెడ్యూస్ చేయాలి ఈ మాములు గేమ్స్ ఆడుకోవాలి ఫిజికల్గా ఫిట్గా అవుతారు చిల్డ్రన్